మా ప్రాంతంలోని డాక్టర్లు నర్సులు అనేక సవాళ్ళను ఎదురు కుంటున్నారు వాటిలో విద్య ఒక్కటి డాక్టర్లు మరియు నర్సులకు అధిక నాణ్యత గల విద్యను అందించడానికి కొంతమందికి డబ్బు లేదు అందువల్ల ఇది వారి చికిత్సలోనే నాణ్యతను ప్రభావితం చేయడానికి దారితీస్తుంది అలాగే మూలధనం కూడా ఆసుపత్రుల మరియు ఇతర వైద్య సమస్యలకు మూలధనం కొరత చాలా వరకు ఉంది ఇది కొత్త పరికరాలు మరియు సాంకేతికతను కొనుగోలు చేయడానికి మరియు ఉత్తమమైన చికిత్సను అందించడానికి వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది అంతేకాకుండా వనరులకు కూడా కొరత ఉంది ఆసుపత్రులు మరియు ఇతర వైద్య సంస్థలకు వనరులు కొరత ఉంది ఇది వైద్యులకు మరియు నర్సులకు తగిన మొత్తంలో సమయం మరియు శ్రద్ధను కేటాయించడానికి కష్టతరము అవుతుంది మౌలిక సదుపాయలు కూడా కొన్నిఆస్పత్రులు మరియు ఇతర వైద్య సంస్థలు మౌలిక సదుపాయల కొరతతో బాధపడుతున్నాయి ఇది సురక్షితమైన మరియు ప్రభావితమైన చికిత్సను అందించడానికి వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది నా అభిప్రాయం ప్రకారం విద్య మూలధనం వనరులు మరియు మౌలిక సదుపాయాలు కొరత డాక్టర్లు మరియు నర్సులు చికిత్సలోని నాణ్యతను ప్రభావితం చేస్తుంది వారు తమ రోగులకు ఉత్తమమైన చికిత్సను అందించడానికి కష్టపడుతున్నారు ఎందుకంటే వారు తగిన సాధనలో మరియు వనరులు లేవు ఈ సవాలు కారణంగా కొంతమంది డాక్టర్లు మరియు నర్సులు వేరే వేరే ఆసుపత్రులకు వెళ్ళమని రోగులకు సూచిస్తున్నారు ఈ సవాళ్ళను పరిష్కారానికి మనం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేయాలి మనం డాక్టర్లు మరియు నర్సులకు అధిక నాణ్యత గల విద్య మరియు శిక్షణను అందించాలి మనం ఆసుపత్రులకు మరియు ఇతర వైద్య సంస్థలకు మూలధనం మరియు వనరులను అందించాలి మనం మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి ఈ చర్యలు డాక్టర్లు మరియు నర్సులకు ఉత్తమమైన చికిత్సను అందించడానికి మరియు రోగులకు అత్యుత్తమ సంభావ్య ఫలితాలను అందించడానికి సహాయపడుతాయి